ఎక్కువగా మా ప్రాంతాలలో శ్రీకాకులం పాటలు పాడుతూ ఉంటారు అదే విధంగా పెద్ద వారు కూర్చునేటప్పుడు సాయంత్ర సమయంలో పాట్లు పాడుతూ ఉంటారు ఇవి ఎక్కువుగా జానపద పాటలు పాడుతూ ఉంటారు అయితే పొలాల్లో ఆడవారు పని చేసేటప్పుడు దేవుడి పాటలు రాముడి గారి కధ హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలను అదే విధముగా జానపద పాటలను ఎక్కువుగా పాడుతూ ఉంటారు ఇలా పాటలు పాడుతూ పని చేయడం వల్ల వాళ్ళకి పని అనేది ఎక్కువుగా అవుతూ కష్టం అనేది తెలియకుండా ఉంటుంది ఎక్కువగా శ్రీకాకుళం పాటలను పాడూతూ ఉంటారు శ్రీకాకుళం జానపద పాటలు పాడడం వల్ల అవి ఫోక్ సాంగ్స్ అవ్వటం వలన ఉత్సాహంగా పని అనేది ఎక్కువుగా అవుతుంది అందువలన శ్రీకకుళం జానపద పాటలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాటలను పాడుతూ ఉంటారు